చేపలు పట్టడంలో కొన్ని సవాళ్లు నేను ఎదురుకున్నాను ఒకప్పుడు తుఫాను బాగా ఉన్నప్పుడు నేను మా నాన్న గారితో వల పట్టుకొని మా చిన్న తెప్పలో చేపలు పట్టటానికి పోయినప్పుడు అక్కడ బాగా తుఫాను ద్వారా ఆ తెప్ప అటు ఇటు కొట్టు మిట్టు కొని నేను అందులో పడిపోయాను మళ్ళీ ఏదో విధంగా అందులోకి తెప్పలోకి వచ్చేసిన తరువాత ఆ వలనంతా మేము ఆ గోదావరి నదిలో వేసేసాము వేసేస్తే చాపలు పట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ పరిస్థితుల్లో ఎలా ఉండే అంటే ఒకసారి అదే మా జీవనోపాది ఆదాయము అయ్యేది మేము చేపలు పట్టుకొని బ్రతుకుతేనే మా అవి అమ్ముకుంటేనే వాటి నుంచి వచ్చే డబ్బులతోనే మేము బతికే వాళ్ళం ఆ డబ్బులు కూడా ఒక్కో సారి అందకపోయేవి ఎందుకంటే ఈ వర్షాలు వల్ల మాకు తుఫాన్లు ఎక్కువ అయిపోయి చేపలు పట్టుకోవడానికి కూడా ఈ జాలరి వాళ్ళకి మాకు అక్కడ టైం ఉండేది కాదు ఈ తుఫాను గాలుల వల్ల ఈ భూకంపాల వల్ల వాటి వల్ల